చెప్పండి చెప్పండి అది రూమ్స్ అంటే రూమ్స్ అంటే అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి ఇక్కడ మీరు ఏ టైంలో వస్తున్నారో చెప్తే మీరు మిడ్నైట్ వస్తే మీకు ఇంకా మిడ్నైట్ వస్తే మీకు క్యాబ్ క్యాబ్ గట్రా బుక్ చేస్తాం ఇద్దేం పర్ఫెక్ట్గా ఉంటది ఓకే ఓకే సరేయితే మీకు ఏప్పుడోస్తారు అండి మళ్ళీ సరే సార్ వచ్చినప్పుటి గట్టటి మీ మెసేజ్యండి మీ అన్న రడీ ఉని చెప్పారు ఓకే అండి సరే సార్ ఓకే ఓకే అండి